ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇతర రంగాలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి ఫ్యాషన్ కళాకృతులు ప్రత్యేకంగా కలంకారి బిద్రీ బంధాని పటోల వంటి భారతీయ హస్తకళలు ఫ్యాషన్ రంగంలో పెద్ద ప్రేరణగా ఉన్నాయి బుట్ట బొమ్మలు ముద్రణ మరియు హస్తనిర్మిత డిజైన్లు ప్రాచుర్యంలో ఉన్నాయి డిజైన్ ఇంటీరియర్ డిజైన్లో వాస్తు శిల్పం మరియు గృహాలంకణలో హస్తకాళకు ప్రత్యేక స్థానం ఉంది అలంకరణ వస్తువులు చేతి పనితో చేసిన గడియారాలు గోడపై పూతలిచ్చిన కళాకృతులు మృత్తిక డెకరేషన్ ఆర్కిటెక్చర్ పురాతన దేవాలయాల శిల్పకళ రాయల శిల్పాలు బిద్రీ లోహ కట్టడాలు మరియు ముఘల్ శైలి నిర్మాణాలు ఇవన్నీ ప్రేరణగా మారాయి ఈ హస్తకళలు ఆధునిక భవన నిర్మాణాలల్లో కూడా ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటాయి ఫిల్మ్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ వేషధారణ సెట్ డిజైన్ అన్నీ రకాల ప్రేరణతో రూపొందుతున్నాయి బాహుబలి పౌరాణిక సినిమాలు విజువల్ ఎఫెక్ట్స్ వంటి రంగాల్లో భారతీయ హస్తకళలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తానికి ఒక రంగం మరొక రంగాన్ని ప్రభావితం చేయడం సహజం కళ హస్తకళలు అన్నీ రంగాల్లో సృజనాత్మకతకు ఆదరణ కల్పిస్తాయి